నేను మీషో ఓపెన్ చేశాను మీ షోలో బ్రాస్లెట్ల కోసం చాలా వెతకాను అందులో గోల్డ్ కలర్ సిల్వర్ కలర్ బ్రాస్లెట్ల కోసం చాలా వెతకాను మంచి క్వాలిటీ బ్రాస్లెట్స్ మాత్రం నాకు లభించాయి ఫస్ట్ ఏమో వేరే దాంట్లో చూస్తేనేమో బ్రాస్లెట్ల కాస్ట్ వచ్చి మూడు వందల రూపాయిలు ఉన్నాయి బట్ మీ షోలో వచ్చి నూట యాభై రూపాయలకి వచ్చింది అంత మంచి క్వాలిటీ బ్రాస్లెట్ అయినా ఒక దాంట్లో ఏమో ఒక రేటు ఉంది ఇంకొక దాంట్లో ఇంకొక యాప్లోనేమో ఇంకొక రేట్ ఉంది కానీ నాకు మీషోలో వచ్చి మంచిగా లభించింది తక్కువ రేటుకి లభించింది రేటుకి తక్కువ రేటుతో లభించింది కనుక నాకు మంచి హ్యాపీగా అనిపించింది ఎందుకంటే బ్రాస్లైట్ అనేది కొన్ని రోజులు వాడతాం మళ్ళీ కలర్ పోతుంది అనుకుంటాం గోల్డ్ కలర్ అయితే వాళ్ళు మళ్ళీ కలర్ పోయినాక వాళ్ళు కోటింగ్ వేసి ఇస్తారని నాకు కింద మెన్షన్ చేశారు అందుకే నేను చాలా నచ్చి తీసుకున్నాను మళ్ళీ స్టోన్స్లాగా అట్లా ఫ్లవర్ వచ్చి స్టోన్స్ వచ్చింది నాకు ఆ మోడల్ చాలా బాగా నచ్చింది నాకు బ్రాస్లెట్సు వేసుకోవడం అంటే చాలా ఇష్టం అందుకోసం నేను బ్రాస్లెట్లు బాగా ప్రిఫర్ చేస్తాను నేను అనుకున్న కలర్ ఇచ్చిర్రు నేను రెండు ఆర్డర్ చేసుకున్నా ఒకటి సిల్వర్ ఆర్డర్ చేసుకున్నా ఒకటి గోల్డ్ కలర్ ఆర్డర్ చేసుకున్నా సిల్వర్ అయితే మంచిగా ఫ్యాషన్గా రెడీ అయినప్పుడు చాలా బాగా యూస్ అయితుంది ఈ గోల్డ్ వచ్చి మనం చుడిదార్స్ వేసుకున్నప్పుడు మంచిగా సెట్ అవుతుంది నాకు రెండు రకాలు నచ్చినాయి రెండు మంచిగా ఉన్నాయి మళ్ళీ స్టోన్స్ అనేవి కింద మీద లేకుండా అటు ఎటు పడితే అటు లేవు కొంచెం నీట్గా అరేంజ్ చేసి ఉన్నాయి బాగా ఉన్నాయి నాకు బాగా నచ్చింది